హలో హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ రీసెంట్గా మేము వండర్లా ట్రిప్కు వెళ్ళాము మా ఫ్రెండ్స్తో పాటు ఎందుకంటే మా డిగ్రీ ఫ్రెండ్స్ దాదాపు టెన్ ఇయర్స్ తరువాత కలవడం జరిగింది అయితే అప్పట్లో మనకు డిగ్రీలో ఫ్రెండ్ ఫస్ట్ ఇయర్లోనే బాగా క్లోజ్ అయ్యి మానేయడం జరిగింది అయితే ఫస్ట్ టైం మొన్న వండర్లా ట్రిప్కి వెళ్ళినప్పుడు వెళ్ళడం జరిగింది కలవడం జరిగింది అయితే అసలు ఎక్సపెక్ట్ చేయలేదు మా ఫ్రెండు అంతగాని చేంజ్ అవుతాడని అసలు ఆ పంచులకు నవ్వలేకపోయాము ప్రతీ మాటకు పంచు ప్రతీ మాటకు పంచ్ వేయడం జరిగింది అయితే అందరు కలిసి ఒక దాదాపు పదిహేను మంది పదిహేను ఇరవై మంది అంటే ఒక త్రీ ఎర్టిగో వెహికిల్స్ మాట్లాడుకొని వండర్లా ట్రిప్కు వెళ్ళాము అయితే మధ్యలో టిఫిన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇది స్నాక్స్ తింటుంటూ పాటలు పాడుకుంటూ మస్తు ఎంజాయ్ చేయడం జరిగింది దాదాపు టెన్ ఇయర్స్ తరువాత అంత ఫ్రీగా మాట్లాడుకొని ఎంజాయ్ చేయడం అంటే అది అద్భుతం ఇక ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే చాలా కష్టం తే వండర్లాలో మనము

జాయింట్ వీల్ ఎక్కడం కానీ ఇంకొకటి రెయిన్ డ్యాన్సు రోలర్ కోస్టార్ ఈ దాదాపు అన్నిట్లో ఎక్కడం జరిగింది అయితే కొందరు అన్ని అన్ని దాంట్లో ఎక్కలేదు కొన్ని మాత్రమే ఎక్కారు చాలామంది రోలర్ కోస్టర్లో ఎక్కలేదు ఎందుకంటే అది మనకు నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మానందం అనగానే గుర్తు వచ్చేది రోలర్ కోస్టర్ అతను ఎందుకో అంతగాని తను గట్టిగా అరవడం జరిగిందో దాంట్లో ఎక్కిన తరువాత మనకు అర్డమైంది అందుకేనా అరిచింది అతను అంతగాని అని మనము అనుకున్నాము ఒక కామెడీ పర్పస్గా అట్లా అరవడం జరిగిందని అనుకున్నాము అయితే ఎప్పుడైతే మనం దాంట్లో కూర్చొని అనుభవించినామో ఎక్స్పెక్ట్ దాంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చిందో అప్పుడు తెలుస్తుంది మనం కూడా అసలు దాంట్లో ఎక్కిన తరువాత వద్దు రా బాబు అన్నట్లు మనకు అనిపించింది ఇంకా ఇంకా రెయిన్ డ్యాన్స్ రెయిన్ డ్యాన్స్ అయితే దాదాపు టూ అవర్స్ ఎంజాయ్ చేయడం జరిగింది దాని తరువాత మాకు థియేటర్లో ఏదో చూపించడం జరుగుతుంది అదీ మాకు స్పేస్లో వెళ్ళినట్లు స్పేస్లో మనకు క్రొకోడైల్ డైనోసార్స్ కానీ లేతే హిల్స్ స్టేషన్లో కానీ స్పేస్లో మనకు స్టార్స్ యాక్సెంట్ విత్ లాగా చూపించడము అది అమేజింగ్ అలాంటి చాలా అద్భుతంగా ఉండడం జరిగింది దాని తరువాత మనకు వేవ్స్ వేవ్స్ వాటర్ వేవ్స్ వాటర్ వేవ్స్లో అయితే ఇంకా అద్భుతం ఆ అలలు కొట్టుకొని రావడము దానికి మనం ఎదురుగా వెళ్ళి నిలబడటం అది మళ్ళీ తోసుకుంటూ రావడము అంత అర్థం అయితే ఆ వేవ్స్లో ఒక అమ్మాయి మీద పడటం జరిగింది నేను అంతే కొద్దిగా వేవ్స్ వచ్చినప్పుడు ముందుకెళ్ళాను అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ అది నన్ను తోయడం వల్ల ఒక అమ్మాయి మీద తన ముందర పార్ట్స్ను చేయి తగలడం తగలడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్లీ అయితే అవతల అమ్మాయికి తెలియలేదు కామన్గా అవుతుంటాయి ఈ వేవ్స్లో అన్నట్లు ఆమె కూడా లైటు తీసుకున్నది అయితే ఆ వేవ్స్ తరువాత మంచి మనము లంచ్ టైంలో అక్కడ మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ గోబీ సిక్స్టీ ఫైవ్ కానీ స్నాక్స్ ఐస్ క్రీమ్స్ బాగా ఫుల్లుగా ఎంజాయ్ చేసి తిని దాని తరువాత మళ్ళీ అక్కడ ఉన్న మరికొన్ని డిస్కో డ్యాన్స్ కానీ

జంపింగ్ జాబ్ కానీ ఇంకా వేరేవి మిగతావి చాలా దాంట్లో ఎంజాయ్ చేయడం జరిగింది అయితే ఈ రోలర్ కాస్టులో మా ఫ్రెండు ఎక్కి వింత వింతగా ప్రవర్తించడం జరిగింది ఎందుకంటే అతనికి అది పడలేదు ఎక్కాడు కానీ అది తిప్పుడు తిప్పుతుంది కదా తిప్ప తిప్పడం వల్ల అతనికి బాడీలో స్టమక్లో కొద్దిగా ఏదో డిఫరెంట్ అనిపించడం వల్ల ఒక దగ్గర కూర్చోవడం జరిగింది దాదాపు అర్ధగంట వరకు అతను లేవలేదు వద్దురా బయ్ నేను ఎందుకు ఎక్కినా అని అతను అట్లే కూర్చున్నాడు ఇక మేము అప్పటి వరకు ఆఫ్టర్నూన్ వరకు వేరే దాంట్లో కొద్దిగా ఎంజాయ్ చేసి వచ్చినాము ఇంకొకటి రేసింగ్ కార్ దాంట్లో ఎంజాయ్ చేయడం జరిగింది ఇంకా ఈవినింగ్ టైంలో మరికొద్దిగా టైడం వల్ల కూర్చొని మళ్ళీ అక్కడ కొద్దిగా స్నాక్స్ తీసుకోవడం జరిగింది ఐస్ క్రీమ్స్ తినడం జరిగింది తను తరువాత అక్కడ కొందరు అమ్మాయిలు ఇట్లే మాట్లాడుకుంటుంటే మావాడు దాంట్లో కలిసి అమ్మాయిలని కొంచెం చీట్ చేయడం జరిగింది చీట్ అంటే కొద్దిగా పడేయడము జరిగి అంటే కామెడీ కామెడీ కామెడీగా మాట్లాడటం పంచులు వేయడం ఇలాంటివి చేయడం జరిగింది అయితే అప్పుడు ఇదీ దాని తరువాత మరోసారి వ్యూస్ వ్యూస్ వస్తాయి కదా దాంట్లో పోయి మనము మళ్ళీ ఎంజాయ్ చేసాము

ఆ విధంగా ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది మావాడు పంచులకి అయితే మేము ఆ రోజు మరచిపోలేము ఫుల్ ఎంజాయ్ చేసినాము మళ్ళీ వచ్చేటప్పుడు మనము అక్కడ వండర్లా నుండి రిటర్న్ వచ్చేటప్పుడు మనకు సమతా మూర్తి విగ్రహాము వస్తుంది ఆ సమతా విగ్రహమూర్తి దగ్గర కొద్దిగా స్ టైం స్పెండ్ చేసి బయలుదేరడం జరిగింది అయితే వచ్చేటప్పుడు మనకు ఈ హైదరాబాద్స్ అవుట్స్స్కర్ట్లో పాలమాకుల దగ్గర రాగానే విపరీతమైన వర్షం స్టార్ట్ అవడం జరిగింది ఆ వర్షంలో అయితే కొద్దిగా దిగి ఐదు నిమిషాలు కొద్దిగా ఫుల్ దూకులాడాము దూకులాడటం జరిగింది ఆ తరువాత మళ్ళీ రిటర్న్ వచ్చినాము ఆ తరువాత మనకు మామ్నాడు వరకు కంటిన్యూగా వర్షం పడటం వల్ల నాన్స్టాపు డ్రైవ్ చేయడం జరిగింది అయితే మామ్నాడు రాగానే అక్కడ మనము అక్కడ ఒక వింత జరిగింది అంటే మా ఫ్రెండుగాడే హోటల్లో దిగినాము అక్కడ లంచ్ డిన్నర్ చేయడానికి అయితే చికెన్ బిర్యానీలు ఐదు ఆర్డర్ చేసినాము ఒకటి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసినాము అయితే మావాడు ఒక్కడు త్రాగకుండా త్రాగినోడి లాగా మాట్లాడటం అంటే అంత ఈజీ కాదు ఆ విధంగా అసలు త్రాగనేలేదు వాడు త్రాగినోడి లాగా మాట్లాడి అక్కడ అందరినీ ఆశ్చర్యకరంగా చూసేలాగా చేయడం జరిగింది

అందరూ అక్కడ అందరూ తినేవాళ్ళు మా అందరూ షాక్ అవుతున్నారు వీడు ఏంట్రా బయ్ ఇంత త్రాగాడా అసలు ఎందుకు అలౌ అ చేసారు మరీ ఇంతలాగా చిల్లర చిల్లరగాని లాగా చేస్తున్నారు అని చెప్పడం జరిగింది అయితే ఆ తరువాత ఆఫ్టర్ డిన్నర్ తరువాత అక్కడ నుంచి బయలుదేరి మమ్నడా నుండి ఇక తమ తమ ప్రదేశాలకు అందరూ ఇక డిస్ప్యాచ్ అయిపోయారు ఇది అద్భుతమైన ట్రిప్పు